మా స్కూల్లో లైబ్రరీ ఉంది కానీ అది చాలా చిన్నది అందులో కేవలం కొన్ని వందల పుస్తకాలు మాత్రమే ఉండేవి నేను చిన్నప్పుడు చాలా పుస్తకాలు చదివాను నాకు చాలా గుర్తున్న కొన్ని పుస్తకాలు చిన్న కథలు అద్భుత కథలు చాలా ఉన్నాయి నాకు చిన్నప్పుడు నాకు ఇష్టమైన పుస్తకాలు చిన్న కథలు ఈ పుస్తకాలు నాకు వివిధ ప్రపంచాలను అన్వేషించడానికి మరియు కొ కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుమతించాయి అద్భుత కథలు నేను చిన్నప్పుడు మరొక రకమైన పుస్తకాలు అద్భుత కథలు అనే పుస్తకాలు చదివాను ఈ పుస్తకాలు నాకు మ్యాజిక్ మరియు అద్భుతాలు గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల అద్భుత కథలు నాకు ఎంతో నచ్చాయి అలానే ఎంతోమంది గొప్పవాళ్ళ ఆత్మకథలు కూడా చదివాను ఆత్మ కథలు చదవడం వల్ల మనకి వారి నుంచి ఎంతో వారి నుంచి ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వారి జీతం వారి జీవితం నుంచి మనం ఎంతో ప్రోత్సాహం పొందుతాము కనుక మనం నేను ఆత్మకథలు ఎంతో ఆసక్తిగా చదివేదాన్ని